నేను ఉన్న ప్రాంతం హైదరాబాద్ తెలంగాణ ఈ ప్రాంతంలోని ప్రధాన కార్మిక లేదా ఉపాధి రంగాలు వ్యవసాయం తయారీ సేవలో అలాగే సాంకేతిక పరిజ్ఞానం హైదరాబాద్ ప్రాంతం వ్యవసాయానికి అనుకూలమైన మైదాన ప్రాంతం ఇక్కడ పంటలు పండ్లు మరియు కూరగాయలను పండిస్తారు ఈ రంగం ప్రధానంగా చిన్న రైతులకు నిర్వహించబడుతుంది అలాగే తయారీ హైదరాబాద్ ప్రాంతం టెక్స్టైల్స్ ఐటి ఫార్మాటికల్స్ అలాగే యంత్రాల తయారీలో ప్రధాన కేంద్రంగా ఉంది ఈ రంగం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను అందిస్తుంది అలాగే సేవలు హైదరాబాద్ ప్రాంతం టూరిజం విద్య ఆరోగ్యం సంరక్షణ మరియు రిటైల్ వంటి సేవ రంగాలకు కూడా ప్రధాన కేంద్రంగా ఉంది అలాగే ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం హైదరాబాద్ భారత దేశంలోనే ముఖ్యమైన ఐటీ కేంద్రాల్లో ఒకటి ఈ రంగం శీఘ్రంగా వృద్ధి చెందుతోంది మరియు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తుంది ఈ రంగాలు ఎదుర్కొనే కొన్ని పోకడలు సవాళ్ళు ఏంటి అంటే పెరుగుతోన పెరుగుతున్న జనాభా మరియు మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయం ఒత్తిడిలో పడుతుంది అలాగే దీనిపై ఒత్తిడి అనేది పెరుగుతుంది అలాగే మార్కెట్ పోటీ పెరుగడంతో తయారీ రంగం పుననిర్వహించడానికి గురవుతుంది అలాగే విద్య ఆరోగ్య సంరక్షణ మరియు రిటైల్ వంటి సేవా ఆ రంగాల్లో పెరుగుతున్న జనాభా మరియు అవసరాలు తీర్చడానికి పుననిర్విహించబడుతున్నది ఇలా ఇవి చాలా రకాల సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి